నేను ఒక రోజు ఒక షాప్కి వెళ్ళాను అయితే నాకు అక్కడ ఒక టీషర్ట్ నచ్చింది ఆ టీషర్ట్ చూడగానే నాకు చాలా అందంగా కనిపించింది నాకు చూడగానే చాలా బాగా నచ్చింది నాకు ఆ టీషర్ట్ రంగు చాలా బాగుంది నాకు నచ్చింది అందుకని ఆ టీషర్ట్ని మా నాన్నగారు ఇచ్చిన కొంచెం కొంచెం డబ్బులతో ఆ టీషర్ట్ కొన్నాను దానిని వేసుకోగానే నాకు చాలా బాగా అనిపించింది నాకు సరిపోయింది మా అమ్మ గారికు బాగుంది మా అమ్మ గారు కూడా నీకు చాలా బాగుంది అన్నారు అయితే ఒకరోజు నేను ఆ టీషర్ట్ మా కాలేజీలో జరిగే ఫంక్షన్కు వేసుకుని వెళ్ళాను ఆ టీషర్ట్ వేసుకుని వెళ్ళినప్పుడు మా స్నేహితులు ఆ టీషర్ట్ చూసి చాలా బాగుంది చాలా అందంగా ఉంది మాకు చాలా బాగా నచ్చింది అని అన్నారు నువ్వు ఆ టీషర్ట్ని ఎక్కడ కొన్నావు ఆ టీషర్ట్ యొక్క రేటు ఎంత అని అడిగారు ఆ టీషర్ట్ కలర్ చాలా బాగుంది ఆ కలర్ బాగుంది మాకు బాగా నచ్చింది అని చెప్పి అన్నారు ఆ టీషర్ట్ ఎక్కడ కొన్నావు షాప్ పేరు చెప్పు అడ్రస్ చెప్పచ్చు కదా అని అడిగారు అందరు చాలా బాగుంది అని చెప్పారు నాకు చాలా బాగా అనిపించింది ఆ టీషర్ట్ కొన్నందుకు